హలో గుడ్ ఈవినింగ్ అండి హలో గుడ్ ఈవినింగ్ ఆ యా నేను ప్రాజెక్ట్ మేనేజర్ మా మాట్లాడుతున్నాను ఎంతవరకు వచ్చింది బిల్డింగ్ బిల్డింగ్ వర్క్ ఎంతవరకు వచ్చింది ఎంత వరకు అయింది మొత్తం ఆల్రెడీ మేము పేమెంట్ అంతా రెడీ చేశాం ఇప్పుడెంత వరకు వచ్చింది చెప్పండి

సిక్స్ మంత్సా ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వెస్కోండి భిన్నా చేయడానికి ట్రై చేయండి ఇంకా అవంతా ఏమైంది కంపెనీ అంత ఏం వాడుతున్నారు పైప్ కంపెనీ పైప్స్ వైర్లంతా మళ్ళీ

ఓకే మొత్తం కంపెనీయే వాడండి బిల్డింగ్ అయితే బాగా చే బాగా కట్టండి అంతే బిల్లా కట్టడానికి ట్రై చేయండి ఓకే నో డౌట్ ఓకే